ఇంతకుముందు వ్యవసాయం అనేది చాలా మంచిగా ఇక ఇంతకుముందు ఇప్పటిలాగా ట్రాక్టర్లు లేకుండే నాగలితోని దున్ని చేతులతోని కరేదలకి నీట్గా మంచిగా నారు పీకి మొక్క తీసి మా చేతి పంపుతోని మందులు కొట్టుకునేది ఒకప్పుడు అది సాంప్రదాయ వ్యవసాయం ఇప్పుడు ఎట్లా మారిపోయింది అంటే వ్యవసాయం ట్రాక్టర్లతోని దున్నుడు ట్రాక్టర్లతోని కా వడ్లు కోసుడు ట్రాక్టర్లతోని నారు నారు తీసుడు ట్రాక్టర్లతోని నారు గుంజుడు ట్రాక్టర్లతోని నాటు వేసుడు డ్రోన్లతోని మందులు కొట్టుడు డ్రోన్లతోని మందు చల్లిచ్చుడు ఇట్లా వ్యవసాయం అనేది చాలా మారిపోతూ ఉన్నది ఇప్పుడు రైతు కూలీలకు కూడా రైతు కూలీలకు కూడా కూలి పని లేకుండా అవుతోంది ఇట్లా వ్యవసాయం పద్ధతి అనేది మారుతా ఉంటే ప్రజలకు ఇబ్బందులు అనేది వచ్చి పడతా ఉంటాయి అన్నట్టు కూలి పని చేసుకునేటోళ్లకు అట్లా కాకుండా సాంప్రదాయ పద్ధతులు వ్యవసాయం చేసుకుంటే అందరికీ ఉపాధి అనేది ఉంటుంది ఇప్పుడొచ్చిన ఈ మన ఏమంటారు అడ్వాన్స్ టెక్నాలజీల వల్ల రైతు కూలీలకు కూడా పని లేకుండా పోతోంది దాన్ని మనం కొంచెం అరికట్టాలని కోరుకుంటూ ఉన్న